నేను ఎక్కువగా దక్షిణాది రుచులు వండడానికి ఇష్టపడుతాను మనం ఆంధ్ర వారం కాబట్టి మన రుచులు ఎన్నో ఉన్నాయి నేను ఉదయాన్నే లేసి టిఫిన్ రెడీ చేస్తాను దోశలు మరియు చట్నీ చేసి ఇంట్లో వారికి టిఫిన్ పెడతాను మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి దొండకాయ ఫ్రై సాంబార్ చేస్తాను అలాగే ఎన్నో దక్షిణాది వంటలు ఉన్నాయి బిర్యానీ అనేది ఎంతో ఫేమస్ అయ్యింది మన ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణలో మన దక్షిణాది వంటలు ఎక్కువగా హైదరాబాద్ వంటకాలు మంగళూరు కాథలిక్ వంటలు ఇలాగ ఎన్నో ఉన్నాయి కేరళ తమిళనాడు ఆంధ్ర కర్ణాటక తెలంగాణలో వండే వంటలను దక్షిణాది వంటలు అంటారు నార్త్ ఫుడ్ కూడా కొన్ని వంటలు చేస్తాను నేను ఆలూ గోబీ రాజ్మా మసాలా పన్నీర్ కర్రీ ఆలూ పరోటా ఇలా ఎన్నో ఉన్నాయి కాంటినెంటల్ ఫుడ్ అంటే ఎక్కువగా బేకింగ్ చేసినవి ఓవెన్లో పెట్టే వాటిని కాంటినెంటల్ ఫుడ్ అంటారు పిజ్జా మరియు ఫ్రైడ్ ఐటమ్స్ ఇలాగ కొన్ని వంటలను పిల్లలు ఇష్టపడుతారు వాటిని కొన్ని అప్పుడప్పుడు చేస్తాను రెగ్యులర్గా అయితే చెయ్యను ఇలాగ నాన్వెజ్ మరియు కూరగాయలతో చేస్తారు కానీ ఎక్కువగా దక్షిణాది వంటలే వండడానికి ఇష్టపడుతాను